వ్యాపార వాణిజ్య వంటి స్థానిక ఆర్ధిక వ్యవస్థల్లో తెలుగు భాషను వాడకంగా వాడుతాం అది ఎలా అంటే మనం మాములుగా పనులు అప్పచెప్పాలన్నా మనం అప్పచెప్పే విధానం మాట్లాడ్డంతోనే జరుగుతుంది ఆ మాటలు కూడా తెలుగు భాష ద్వారానే మనం మాట్లాడి ఆ పనులను అప్పచెప్తామ్ అదే విధంగా ఈ తెలుగు భాషను చాలా రకాలుగా వాడుతాం ఆ తయారయిన వస్తువును మనం బయట వాళ్ళకి అమ్మాలన్నా ఆ అమ్మే విధానానికి కూడా మనం వారికి అర్ధమయ్యే భాషలోనే మనం వాళ్ళకి విడమరిచి చెప్పి అమ్మాలి దానికి మనం ఈ తెలుగు భాషను మాత్రమే వాడతాం అదే విధంగా ఈ తెలుగు భాషను వాడి మాత్రమే మనం ఆ వస్తువు యొక్క ప్రాధాన్యత నాణ్యత వారికి తెలియచేస్తాం అలా తెలియచేయడం ద్వారా వారికి చాలా స్పష్టదాయకంగా అర్ధమవుతుంది అలా అర్ధమవ్వడమే కాకుండా మనం వాడిన ఈ యొక్క తెలుగు భాష ద్వారా వాళ్ళకి అర్ధమైన విధానాన్ని పట్టి ఆ యొక్క ఆకర్షణ వారిని ఈ వస్తువు కొనుగోలుకు దారితీస్తుంది వాళ్ళు ఇలా కొనుగోలు చేయగా మనకు చాలా లాభదాయకంగా వస్తుంది అదే విధంగా ఈ యొక్క తెలుగు భాషను మనం వాడటం ద్వారా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అదీ ఇంకా వ్యాపార విషయాల్లో వాడటం ద్వారా మనం చాలా ఆసక్తికరంగా పనులు చేస్తాము ఈ సమయంలో విదేశీయులు మన దేశంలో వచ్చి వ్యాపారాలు పెట్టడం ద్వారా చాలా మంది ఆంగ్లంలోనే సంభాషిస్తున్నారు కానీ మన తెలుగు దేశాలలో మనం ఎప్పటి నించో వ్యాపారాలు చేస్తున్నాం అలా వ్యాపారాలు చేస్తున్న సమయంలో ఒక వ్యాపారస్తునికి ఇంకో వ్యాపారస్తునికి తగ్గట్టుగా సంభాషణ జరగాలి అలాంటి సంభాషణ మన తెలుగు వాళ్లలో తెలుగు వల్లనే అవుతుంది అదే విధంగా మనం అలా సంభాషణ చేయడం ద్వారా వారు మనం చెప్పేది చాలా సులభంగా అర్ధం చేసుకుంటారు అలా అర్ధం చేసుకోవడం ద్వారా మనకు అది చాలా లాభదాయకంగా అవుతుంది మనం ఆ తెలుగు భాషను వాడటం ద్వారా మన యొక్క వస్తువు వారికి త్వరగా చేరుకుంటుంది చేరుకున్న తర్వాత దాని యొక్క ఉపయోగం మనం వాళ్ళకి వివరించగలం మనం వాళ్ళకి వివరించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఆకర్షవంతులై మన వస్తువుని కొనుగోలు చేస్తారు మన వస్తువుని కొనుగోలు చే సినతర్వాత ఆ యొక్క వస్తువు బయట పంపించేందుకు మనం వాళ్ళకి ఎలా అయితే మన యొక్క వస్తువు ఉపయోగం చెప్పామో వారు ఆ వాళ్ళు యొక్క వస్తువు ఉపయోగం వేరే వారికి చెప్తారు ఎలా అంటే మనం వారికి ఎలా అయితే విడమరిచి చెప్పామో వారు మనకి అలా చెప్తారు అదే విధంగా మనం వాళ్ళకి చెప్పడం ద్వారా ఈ యొక్క వస్తువులు కొనుగోళ్లు మన దగ్గిర నుంచి వెళ్తుండగా మనకు చాలా లాభదాయకం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క తెలుగు ఉపయోగించడం ద్వారా మన తెలుగు ప్రజలు చాలా మంది దగ్గర దగ్గర నూట నలభై కోట్ల మంది తెలుగు ప్రజలున్నారు ఈ భారతదేశంలో కనుక వారికి ఈ తెలుగు ద్వారా మనం ఏదన్నా చెప్పాలి అనుకుంటే చాలా సులభదాయకంగా వారికి అర్ధమవుతుంది అర్ధమవడమే కాకుండా వాళ్ళకి చాలా లాభదాయకం మనకి చాలా లాభదాయకం ఇలా ఆర్ధిక సంస్థలలో మనం తెలుగు వాడటం వ్యాపార కొనుగోలులుకు వ్యాపారంలో వస్తువుల కొనుగోలులుకు పనులు అప్పచెప్పేందుకు పనులు జరిపించేందుకు పనులు మనం తీసుకునేందుకు వస్తువులు మనం కొనేందుకు వస్తువుల సేకరణకి వస్తువుల యొక్క ఉత్పత్తికి మనము ఈ తెలుగు భాష అన్నది ఉపయోగిస్తాము